చాలా వరకు మన మానసిక ఆరోగ్యం మొత్తం శ్రేయస్సు గురించి అవగాహన కలిగించడానికి మన ఈ క్రీడా కార్యక్రమాలు చాలా జరుగుతున్నాయి ముఖ్యంగా క్రీడా కార్యక్రమాలు అంటే ఈ శరీరానికి సంబంధించినవి యోగా డ్రిల్ ఇలాంటివి అన్నీ చేయిస్తు ఉంటారు యోగా అన్నది మన ఆరోగ్యానికి చాలా మంచిది మన ఊపిరితిత్తులకి కానీ మన బాడీ ఫ్లెక్సిబుల్గా ఉంచడానికి కానీ పొద్దున్న లేవడం జాగింగ్ రన్నింగ్ వెళ్ళడం మెడిటేషన్ చేయడం యోగా చేయడం ఇలాంటివి అన్నీ మన ఈ చాలా మంచిది మన శరీరానికి కూడా ఎక్సర్సైజ్లు చేయడము పొద్దున్న లేవగానే మంచినీళ్ళు కొన్ని గోరువెచ్చగా చేసుకుని తాగడం ఇలా చాలావరకు ఈ క్రీడా కార్యక్రమాలు చెప్తే చాలా బాగుంటుంది మనకు వినడానికి కూడా